ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేనప్పుడు ఇవ్వవలసిన పదార్థములు వంటకములు ఆకుకూరలు ఒంటికి వేడిచేయలేని కూరగాయలు మొదలగు వాటిని మనం వంటకంలో చేర్చాలి పాలకూర ఫ్రై ఇంకా బీరకాయ ఫ్రై లాంటివి ఇవ్వడం ద్వా ద్వారా వాళ్ళు ఒంటిలో ఉన్న ఉష్ణాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా పండ్ల రసములు ఎక్కువగా నీరు తాగించడం వంటివి చెయ్యాలి ఎప్పుడూ ఎప్పటికి అప్పుడు ఎంత ఉష్ణోగ్రత ఉందో చూసుకుంటూ తగిన కూరగాయలను చేర్చుకుంటూ రావాలి ఆయా పద్ధతి ద్వారా వాళ్ళకి నయమైతుంది